నేను ఒంటరిగా అంటే చ బాగున్న ప్రదేశానికి వెళ్ళి లొకేషన్ ఆడ బాగుండాలి ఒంటరిగా మూవీ చూడాలి అది థ్రిల్లింగ్గా ఉండాలి అంటే జోక్స్ ఎక్కువగా ఉండి నవ్వుకొని అయితే నాకు బాగా నచ్చుతుంది అలాంటి సినిమా చూడడం మళ్ళీ ఒక్కరు వెళ్ళడం ఇప్పుడు వెళ్ళలేదు అలా వెళితే బాగుంటుంది కానీ సమయం ఎప్పుడు అనేది ఏమి తెలువదు మనకు కూడా అలాంటి వెళ్ళాలి అంటే నాకు చాలా కోరిక ఉండేది నాకు మూవీ చూడగానే పాప్కార్న్ తింటు మూవీ చూస్తే బాగుంటుంది అలాంటి మూవీ వెళ్లాలి అనుకుంటున్నా ఎప్పుడు సమయం దొరకాలి తగిన సమయం తీసుకొని ఖచ్చితంగా వెళ్లాలి అనుకుంటున్నాను